నా చిన్నపడి నుండి నాకు ఫుడ్డు తినాలంటే చాలా ఇష్టం ఉంటుండే డిఫరెంట్ డిఫరెంట్గా ఉందా మళ్ళీ నాకు చికెన్ అంటే చాలా ఇష్టము బా బా మా అమ్మ చాలా బాగా చేస్తుండే ఎంత బాగుంటుందంటే తినేకొద్దీ తినాలి తినాలి అనిపిస్తుంది చికెన్ ఎట్లా అంటే మంచిగా ఫ్రై చేసి మంచిగా కొంచెం రైసేసి మంచిగా తింటే బాగుంటుంది చికెన్ బిర్యానీ చికెన్ బిర్యానంటే నాకు చాలా ఇష్టం ఎట్లా అంటే దమ్ బిర్యానీ చికెన్ బిర్యానీ చికెన్ ఫ్రైడ్ రైస్ ఇవన్నీ ఎంతా ఎంతసేపు తిన్నాకూడా నాకు తినాలి తినాలి అనిపిస్తుంది మళ్ళీ ఏమో

చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైసు ఎంతసేపు కాని అది మనకి ఎంత ఆకలేసినా కూడా తినగానే మంచిగుంటుంది చికెన్ ఫ్రైడ్ రైస్ ఎట్లా చేస్తారంటే మంచిగా రైస్ బాయిల్ చేసుకొని చికెన్ బాయిల్డ్ చేసి మంచిగా ఆయల్లో డీప్ ఫ్రై చేసేసి మంచిగా మా మళ్ళీ మంచిగ అన్ని మసాలాలు తీసుకొని వెజిటెబుల్స్ తీసుకొని మంచిగ ఆయిల్లో మంచిగా వేసేసి రైసేసి కొంచెం స్పైసీగా వేసేసి అందరికి మంచిగా ఫుడ్డు అందించచ్చు మంచిగా తినచ్చు ఇంకా బాగుంటుంది అట్లా చేస్తే ఇంకా ఎంతసేపడికి కూడా బిర్యానీ బిర్యానీ అయితే ఎంతా అంటే తిన్నా కొద్దీ తినాలి తిన్నా కొద్దీ తినాలి చా ఇప్పుడు హైదరాబాదులో కూడా చాలా ఫేమస్ బిర్యానీ అంటేనే హైదరాబాదు హైదరాబాదు అంటేనే బిర్యానీ చికెన్ బిర్యానీ అయితే చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉంటుంది చి బిర్యానీ ఎట్లా అంటే ఇప్పుడు అంతకుముందుకు సౌదీలో అక్కడ ఫేమస్ ఉంటుండే కానీ ఇప్పుడు మాత్రం హైదరాబాదు అంటే చికెన్ బిర్యానీ అట్లుంటుందనమాట మంచిగా ఫ్రెండ్స్తో కలిసి చికెన్ బిర్యానీ తినాలి లెగ్ పీసెస్సు బాయిలింగ్ లెగ్ పీసెస్సు లాలీపప్సు ఏమయినా సరే మంచిగా తినచ్చు కడుపునిండా తినాలనిపిస్తుంది చాలా సేపు తినాలనిపిస్తుంది మళ్ళీ చికెన్ బిర్యానీ థమ్స్అప్ చాలా బాగుంటుంది ఎంతసేపయినా సరే తినాలనిపిస్తుంది పర్ డేకి టూ టైమ్స్ తింటాను నేనయితే చికెన్ బిర్యానీ మళ్ళీ చికెన్ ఫ్రై బిర్యానీ చికెన్ ఫ్రై బిర్యానీ మంచిగా స్పైసీగా టేస్టీగా చాలా ఎంతా అంటే ఒక టూ పార్సెల్స్ తినొచ్చన్నట్టుగా ఉంటుంది చికెన్ లాలిపప్ ఇంకా లాలిపప్సయితే ఇప్పుడయితే చాలా ఫేమస్ కదా హైదరాబాదులో లాలిపప్స్ చికెన్ లాలీపప్స్ ఇన్ చికెన్ లాలీపప్సయితే అప్పుడంత ఇష్టముండకపోతేనే చిన్నప్పుడు పోయింది అనేసి అనుకొనేదాన్ని కానీ అప్పుడు చిన్నగున్నప్పుడయితే ఫుడ్డు ఈ ఫుడ్డు తినాలి అది తినాలి ఇది తినాలి అని చాలా కోరికలుంటుండే కానీ ఇప్పుడు ఏది తినాలంటే అదుంటుంది ఏది కావాలంటే అదుంటుంది అప్పట్లో ఏం ఉండక పొద్దునే మా మమ్మీ ఇది చేస్తే బాగుండు అది చేస్తే బాగుండు రైస్ చేయాలి ఈ రైస్ చేయాలి అది ఇది అట్లా ఇట్లా అనేసి ఉంటుంది కానీ ఇప్పుడట్లా అస్సలు కాదు మనకి నచ్చిన ఫుడ్ చేసుకోచ్చు మనకు నచ్చిన ఫుడ్ తినొచ్చు మనకి నచ్చింది చేయొచ్చు ఏ ఫుడ్డు కావాలంటే ఫుడ్డు మంచిగా నాకింకా ఇష్టమయింది ఒకటి ఏందంటే చికెన్ ఫ్రై పచ్చిపులుసు బగారా రైస్ నాకు చాలా నా చిన్నప్పటి నుండి నాకు చాలా ఇష్టమయినవి ఇవే ఎంతసేపయినా తినాలనిపిస్తుంది మళ్ళీ ఇది పెరుగు చికెను బగారా రైస్ నాకు చాలా ఇష్టము అవి ఎట్లాంటే మా అమ్మ మా అమ్మ నాకు అలవాటు చేసింది అట్లనే కాబట్టి నాకట్లనే ఇష్టం మళ్ళీ మా ఇంట్లో ఎక్కువ స్పెషల్గా అంటే మటన్ మటన్కొచ్చేసరికి నాకు కొంచెం భయం కాని ఇప్పుడదే అలవాటు చేసుకుంటున్న చాలా ఎట్లా అంటే అప్పుడు ఏం నచ్చక పోతుండే మటనన్నా కూడా మటన్ ఫ్రై అన్నా కూడా అస్సలు నచ్చకపోతుండే కానీ ఇప్పుడయితే చాలా ఇష్టంగా తింటున్నాను మంచిగా తింటున్నానుఅప్పుడు అస్సలు ఏం తినాలన్నా కూడా ఉండకపోతుండే అప్పట్లోనుంచి ఇంట్లో ఉన్నట్టయితే నాకేం ఫుడ్డు సరిగా ఉండకపోతుండే మా ఇంట్లో కూడా కొంచెం ఎట్లా అంటే ఓ అది ఇది అని కాని మనా అంటే చుట్టుపక్కల వెదర్ అట్లా చూస్తాం కదా వాళ్ళని వీళ్ళని వాళ్ళని చూసినప్పుడు మనకి అంటుండేదాన్ననమాట అయ్యో వాళ్ళకి ఫుడ్ ఎట్లా ఇట్లా అని కానీ మా నాన్న అట్లా ఏం లేదు ఏ ఫుడ్ కావాలంటే ఫుడ్డు ఏది కావాలంటే అదే తెస్ తెస్తుండే మంచిగా తినేటోళ్ళం ఎప్పుడంటే అప్పుడు మంచిగా కావలసినంత తెచ్చేది మా నాన్న ఏదంటే అది ప్రతి సండే మంచగా చికెన్ మటన్ మళ్ళీ ఇది నల్లగా ఉంటుంది అంటే నల్లా అంటే మనం మీట్ ఉంటుంది కదా మీట్ని కోసినప్పుడు బ్లడ్ వస్తుంది కదా మేక దాని బ్లడ్ కొని మంచిగా ఫ్రై చేస్తుంది అంతా గడ్డలు గడ్డలుగా చాలా అంటే చాలా బాగుంటుంది నాకెంత ఇష్టం అంటే అది నాకొకప్పుడు నచ్చకపో తినేదాన్ని ఇప్పుడయితే చాలా మంచిగా అనిపిస్తుంది అది తినాలంటేనే ఇష్టం అది చపాతీ వేసుకొని తింటే ఎంత బాగుంటుందంటే నల్ల చపాతీ దానికి కాంబినేషన్ థమ్స్అప్ ఉండాలి మళ్ళీ చికెన్ పరోటా కాంబినేషన్ థమ్స్అప్ ప్రతిఒకదానికి బాగుంటుందనుకో కాని ఇవి చికెన్ పరోటా కాంబినేషన్ చికెన్ లోలిపప్స్ విత్ బిర్యానీ ఇంకా బిర్యానీ అంటే అది చెప్పారలేనులే చాలా ఉంటాయి బిర్యానీ గురించి చెప్పాలంటే ఎట్లా అంటే దాన్ని గురించి వామ్మో ఎంత బాగుంటుందంటే మన హైదరాబాద్లో ఇప్పుడిప్పుడింకా మా ఇన్ మా అక్క చేస్తుంది బిర్యానీ ఎంత బాగా చేస్తుంది అంటే మా ఇన్ బయట మనం తెచ్చుకున్న కూడా అంత టేస్ట్ ఉండదేమో అంత బాగా చేస్తుంది ఆమె బిర్యానీ మమా ఒకప్పుడు నచ్చకపోతుందనుకో ఇప్పుడు మా అక్క బిర్యానీ చేస్తుంది ముస్లిమ్స్ కంటే చా చాలా బాగా చేస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అది ఇంకా పెరుగన్నం పెరుగు అన్నం అందులోకి ఉల్లిపాయ అదే ఆనియన్ ఇవి మూడు వేసుకొని తినాలి స్వర్గంలో ఉన్నట్టుంటుంది అంత బాగనిపిస్తుంది ఆ ఫుడ్ అదెట్లా అంటే మంచిగా నిద్రొస్తుంది హాయిగ తింటను సాఫ్టుగుంటను అంటే మంచిగా ఉదాత్తంగా మంచిగ తినొచ్చు ఎంతసేపయినా ఉండొచ్చు మళ్ళీ ఇది మా మమ్మీ మాకు చిన్నప్పటినుండి అంటే మా అమ్మ గారు మా చిన్నప్పడి నుండి ఫుడ్ ఈ ఫుడ్ ఏ ఫుడ్ లేకుండా వండిపెట్టేది అంటే అమ్మా నాకిది కావాలి రై ఫుడ్డు దగ్గర మాత్రం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది ఇది కావాలమ్మా అనంగానే అది అది మళ్ళీ మళ్ళేమో ఇది టిఫిన్స్ వచ్చేసరికి అప్పుడు ఉప్మా అనేసి అంటే ఓల్డ్ డేస్లలో ఉంటుంది కదా అది జావా ఉప్మా రవ్వ అవన్నేసున్నాయి కానీ మా అమ్మ అట్లా ఏంలే మంచిగా వీక్లీ వన్స్ బొండాలు వడలు దోశ నాకెక్కువ ఇష్టమయినది మైసూర్ బోండా పూరి ఎందుకంటే ఆయిల్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ అంటే అందరు అవాయిడ్ చేస్తారనుకో కాని నాకెందుకో ఆయిల్ ఫుడ్ అంటే ఇష్టం చాలా ఇష్టం ఆయిల్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ తినాలన్నా ఇష్టము చేయాలన్నా ఇష్టము ఫుడ్ ప్రిపేర్లో కూడా నాకు చాలా ఇష్టం ప్రిపేర్ చేయాలన్నా కూడా మళ్ళీ ఎవరికయినా ఫుడ్ చేసి పెట్టాలి అంటే నాకు ఇలా చాలా ఇష్టంగా చేసి పెడతాను చాలా మంచిగా ఇష్టంగా అండ్ టేస్టీ కాని అంటే నా కడుపుకు నేను ఫుడ్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటానో పక్క వాళ్ళకి దానికింకా మంచిగా చేస్తాను ఎందుకంటే ఫుడ్ అది మన కడుపుకి మంచిగా తింటాం కాబట్టికి భోజనం అంటే మన కడుపుకు మంచిగా తినాలి కాబట్టి మనమెట్లా తింటమో మనమెట్లా ఉంటమో పక్క వాళ్ళ ఫుడ్ కోసం కూడా అట్లనే ఆలోచించాలి కదా అందుకనే చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను ఫుడ్ అంటే నాకు చాలా ఇస్ తింటా తింటే అంత మంచిగా అనిపిస్తుంది ఎంతసేపయినా తినాలనిపిస్తుంది ఈవెన్ చికెన్ బిర్యానీ చేసి ఒక వన్ అవర్ కాడికి తింటా ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ కాడికి తింటూనే ఉంటుంది పొట్ట పట్టకపోయిన స్లో గా అయినా సరే మైసూర్ బోండా అయితే ప్రతిరోజు పెట్టినా తింట అట్లనిపిస్తుంది ఎంతసేపయిన తినాలి ఎంతసేపయినా తినగలుగుతాను కానీ ఎందుకో అందులో తెలియని ఇష్టముంటుంది అది నాకే తెలవదంతిష్టం ఎంత బాగుంటుందంటే మా అమ్మ ఇంట్లో చేస్తుంది దానమ్మ ఏమన్నుంటదా సూపర్బ్ అంటే సూపర్బ్ ఉంటుంది భోజనం అట్లా అనిపిస్తుంది తినాకొద్ధి తినాలి మా అక్క చేసేది బిర్యానీ మా అక్కా ఎప్పుడు స్పెషల్సొచ్చినప్పుడు చేస్తుందా స్పెషల్స్ ఎప్పుడొస్తాయంటే ఫెస్టివల్స్ కాని ఏదయినా ఫంక్షన్స్ కాని ఏదయినా బర్డేస్ కాని చిన్న చిన్ని ఈవెంట్స్కి అట్లా మా ఇంట్లో వాళ్ళకే చేస్తుంది కానీ ఇంక నేను సెపరేట్ అక్క బాగా చేయవా ప్లీజ్ బిర్యానీ కదా ఫుడ్ అది తినాలనిపిస్తుంది కదా అందుకనే మంచిగా చేయక్క ఇష్టంగా అనేసి అంటే అక్క చాలా బాగా చేస్తుంది ఎంత సేపయిన పర్లేదు ఎంత టైం అయిన పర్లేదు ఆమెకు ఎంత విసుగొచ్చిన పర్లేదు కాని చేస్తుంది ఇంత ఒక వన్ అవర్ తీసుకో వన్ అండ్ హాఫ్ అవర్ తీసుకో బాగా చేయి అక్కా బాగుండాలి అక్క అంటే ఎంతసేపయినా ఒక రిస్కయినా ఓపికున్నా లేకున్నా చాలా చేస్తుంది పానీపూరి గర్ల్స్కి ఇష్టమయినదే పానీపూరి అనుకో నాకింకా ఇష్టం పానీపూరి రోజుకెన్నిసార్లు తినమన్నా తింటాను అంతిష్టం పానీపూరి అంటే కాని ఇప్పుడు ఈ మధ్య వాళ్ళు వీళ్ళు అది ఇది అంటారు కదా కానీ నాకట్లా ఏమి అనిపియదు ఎంతసేపయినా తినాలనిపిస్తుంది పానీపూరీ బాగాలేదు అట్లా ఇట్లా అని కామెంట్ ఇస్తారు దానిమీద కాని నాకట్లా ఏం అనిపీయదు వాళ్ళది అదీ ఇదీ అని వీడియోస్ పెట్టీ బాగోదు పానీపూరి హెల్త్కు ప్రాబ్లమంటరు కాని ఏం చేస్తాం మనము ఒకటి ఫుడ్డుని ఇష్టపడ్డామంటే దాని గురించి ఎవరు బాడ్గా చెప్పిన కూడా మేము దాని ఇష్టంగానే చూస్తాం మంచిగానే చూస్తము ఇప్పుడు చూసినప్పుడు మనం ఇంకా ఇంతసేపయిన కూడా తినాలి అది మన కంటికి కూడా మంచిగనే కనిపిస్తుంది కనిపిచ్చిందన్నప్పుడు మనం ఎంతసే ఎవ్వరెన్నిచెప్పిన కూడా టేస్టీగానే తిన అంటే మంచి టేస్టీగా చూస్తాం దాన్ని టేస్టీగా ఆలోచిస్తాము మంచిగా తింటాం కదా అట్లానమాట పానీపూరీలో ఉండే మజానే వేరు పానీపూరీలో ఉండే టేస్టే వేరు మళ్ళీ ఇది ఛాట్కొచ్చేసరికి అబ్బా ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఛాట్దింటుంటే దానికుంటుంది టేస్టు ఎంత బాగనిపిస్తుంది ఎంత తిన్న కూడా తినాలి తినాలి తినాలి తినాలి అనే ఉంటుంది ఛాటు స్పైసీగా మంచిగా స్పైసీగా ఛాట్ చేసి అందులో సోయా వేసి అందులో స్వీటేసి పెరుగేసిస్తే ఉంటుంది బాప్రే ఏమన్నుంటుందా నాకయితే చాలా ఇష్టం అట్లా ఎట్లాంటే మంచిగేసీసి ఒక ఫుల్ ఉంచి ఆనియన్స్ వేసి ఒక సమోసా వేసి మ మళ్ళీ అదీ పానీపూరీ వేసి పూరి ఉంటుంది కదా అది వేసి మంచిగా పప్పు కొంచెం మరగబెట్టిచ్చి అంటే కొంచెం బోయిల్డయినాక మంచిగా వేసి మంచిగా ఉప్పు మం మసాలాలేసేసి మంచిగా చేస్తే ఎంత బాగుంటుందంటే నాకు చాలా మంచి తినాలనిపిస్తుంది ఎంత అంటే తిన్నాకొద్ది తినాలి ఒక టూ ప్లేట్స్ త్రీ ప్లేట్స్ ఫోర్ ప్లేట్స్ మాక్సిమం త్రీ ప్లేట్స్ తినగలుగతాను ఇలా కొన్ని కొన్ని సార్లు మనం ఫీలవుతాం కదా అబ్బ నేను ఇంత తిన్నానా అనేసి అట్లా నేనెప్పుడు ఫీలవ్వనెవ్వరిని ఏమన్నా సరే తింటూనేవుంటాను తింటూనేవుంటాను వాళ్ళలా అన్నారు వీళ్ళిలా అన్నరని అస్సలాలోచించను బేల్పూరి బేల్పూరి అయితే ఎప్పుడు ట్రై చేయలేదు కాని మొన్న రీసెంట్ ఇంట్లో చేసుకున్నాం అంటే హోంమేడ్ ప్రిపేర్డ్ అంటారు కదా అట్లా చేసినాం అనమాట నేను మా చెల్లి చాలా బాగా చేసుకున్నాం కడుపునిండా తిన్నాను రోజు భోజనం కూడా అంటే భోజనం కూడా తినలేదు రోజు అంటే భోజనం అంటే అన్నం అమ్మ వండినది ఉంటుంది కదా అన్నం పప్పు కూర అదేమి తినలేదు రోజు ఒక బేల్పూరి తినేసాను అంతే చాలా కడుపు నిండ అంటే అది ఫస్ట్ టైం అన్నమాట నేను బేల్పూరి అంట అందరంటరు కాని అంతెప్పుడు తినలేదు చూద్దాం టేస్ట్ అన్నట్టుగా చేసు చేసుకున్నాము చాలా బాగా అయ్యింది చాలా బాగా చేసుకున్నాం మంచిగా తిన్నాం చాలా సేపు తినేసి ఇంకా మంచిగా పడుకున్నాం మళ్ళీ నేను కొత్తగ ట్రై చేసిన ఫుడ్డంటే నూడిల్స్ అన నూడిల్సు ఆహ్ నాకు అదేంటో తెలీదు కాని చిన్నప్పడి నుండి నాకు నూడిల్స్ అంటే ఇష్టం దానెట్లా అంటే మం ఏ ఎగ్గేసి ఎగ్గేసి అంటే ఒకప్పుడు చికెన్ ఇష్టముంటుంది నూడిల్స్లో మాత్రం ఎగ్గేస్తే ఇష్టం మంచిగా మసాలేసేసి మంచిగా బాయిల్డ్ చేసి కొంచెం స్పైసీ చేసి ఆనియన్స్ వేసి ఆనియన్స్ వేయాలి క్యాబేజి తక్కువేయాలి నూడిల్స్ ఎక్కువేయాలి టేస్ట్ ఎప్పుడయినా తింటే చాలా బాగుంటుంది అట్లా ఆ వేలో కూడా ఇంకా మటన్ బిర్యాని మటన్ బిర్యాని అయితే ఎట్లాంటే నేనెప్పుడూ టేస్ట్ చేయాలేదు దాన్ని ఒకసారి తిన్నాను అప్పడినుండి నాకది చాలా తినాలనిపిస్తుంది ఎట్లాంటే అది కూడా ఒక చికెనంటే చాలా ఇష్టమనుకో చాలా అంటే చాలా ఇష్టం ఎవ్వరెన్ని చెప్పిన హెల్త్ ప్రాబ్లమ్స్ అని చెప్పినా కూడా నాకు చికెన్తో బిర్యానీ చికెన్తో భోజనం అంటే చాలా చికెను రాగిసంకటి అట్లా ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కదా అందులో ఏన్ని ఎన్ని వెరైటీస్ ఉంటే అన్ని వెరైటీస్ తినాలనిపిస్తుంది చికెను దాంతోపాటే ఇప్పుడిప్పుడు మటన్ తినడం స్టార్ట్ చేసాను మటన్లో ఉండే మజానే వేరు అంత టేస్ట్ బాగుంటుంది తిన్నా కొద్ది తినాలి ముక్కలయితే మెత్తగుండి బాగుంటుందనమాట అప్పుడు ఇష్టపడకపోయేదాన్ని కాని ఇప్పుడు చాలా బాగనిపిస్తుంది ఫుడ్ ఎట్ల తిన్నాకూడా తిన్నకదా ఏదో మా ఫ్యామిలీ కోసం తిన్నా అనేసి అంటుంది ఇక్కడ ఇప్పుడు మాత్రం నా ఇష్టంగా తింటాను టేస్టీగా అంటే టేస్ట్ని ఆస్వాదించుకుంటూ అంటే ఫ్లేవర్సు కాని ఉండే టేస్ట్ ఫ్లేవర్స్ అన్ని ఆస్వాదించుకుంటూ తింటాననమాట అంటే ఇదిట్లుంది అదట్లుంది అదట్లా అనేసి ఆలోచించను ఏ ఫుడ్ బాగుంది ఈ భోజనం బాగుందిఅనేసి ఆలోచిస్తాను కాని కొన్ని కొన్ని సార్లు ముద్దపప్పు ఆవకాయ నెయ్యేసుకొనీ వేడి వేడి అన్నంలో తింటే ఎంత బాగుంటుందంటే ఎంతా అంటే మినిమం మన కడుపు ఫుళ్ళయిపోయి తింటాము అంటారు కదా పీకలదాక తింటారంటారు కదా దానికి మించి తినాలనిపిస్తుంది అట్లా ఎందుకో తెలీదు అందులో ఏముంటదో అర్ధంకాదు కాని టేస్ట్ బాగా అనిపిస్తుంది ఎంత తిన్నా కూడా తినాలి తినాలి తినాలి అనేసి అందుకని కొన్ని కొన్ని సార్లు ట్రై చేస్తావుంట డిఫరెంట్ డిడిఫరెంట్గా ఫుడ్స్ తినడం మళ్ళీ ఈ ఇట్లా అంటే ఆఫ్టర్నూన్ టైంలో తినాలనిపిస్తుంది అట్లా నెయ్యి ఆవకాయ ముద్దపప్పు వేడి వేడి అన్నం చాల బాగంటే చాల బాగనిపిస్తుంది అది తింటుంటే అట్లా ఒకొక్క ముద్దతింటుంటే ఎంత బాగుంటుందంటే ఇది అంటారు కదా ఎదో అలా అలా ఉంది అనేసి అంటారు కాని టేస్టు దాని సూపర్ లెవల్ ఉంటుందసలే ఒక రేంజులో ఉంటుంది మళ్ళీ ఏమో మా మమ్మీ చేస్తుంది అది జొన్న రొట్టే చికెన్ బాగుంటుంది చాలా బాగుంటుందనుకో కాని మా మమ్మీ నాకు స్పెషల్గా చేస్తుంది అన్నమాట వేడి వేడి రొట్టెని పీసెస్ పీసెస్గా కట్ చేసి బెల్లమేసి ముద్దలుగా కట్టిచ్చి ఇస్తుంది చిన్నప్పుడునుండి అప్పడినుండిస్తదనుకో కాని ఇప్పుడు మా అమ్మ మాకలవాటు చేసింది ఇట్లయితే హెల్త్కి మంచిది అనేసి ఇంకా ఇంత చద్దన్నం కూడా తినాలే తినాలి అది ఇష్టం లేకు ఇష్టం లేని జొన్న రొట్టిష్టం లేకున్నా బెల్లం ఇష్టం లేనివాళ్ల కూడా దాని మీద ఇష్టం వచ్చేలాగా ఉంటుందనమాట మళ్ళీ ఇది పచ్చిపులుసు బిర్యానీ రైస్ మీరెప్పుడయినా ట్రై చేయండి పచ్చిపులుసు బిర్యానీ రైసు ఉంటుంది ఒక్కొక్క ముద్దకి ఒక్కొక్క ఆనియన్ పెట్టుకోవాలి పచ్చిపులుసులోనే ఆనియన్ పెట్టుకోవాలి పచ్చిపులుసంటే చింతపండు చారు ఎట్లా అంటే కొంచెం చింతపండు నానేసి ఉప్పు కారం వేస్తారు కదా ఉప్పు కారం వేసి చేస్తారు కదా ఆనియను పోపేసేయాలి పచ్చిమిరప అంటే పచ్చివి కూడా ట్రై చేయచ్చు చింతపండు పిసికింది ఉప్పు కారమేసేసి చేసుకోవాలి అంటే మన సెల్ఫ్కి అయితే బాగుంటుంది అట్లా ఎట్లా అంటే మంచిగా చేసేసి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటదీ వా వా వా వా వా ఏమి ఉంటుందనుకుంటున్నారు చాలా బాగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా ఇంట్రస్ట్గా తినాలనిపిస్తది చాలసేపు ఎంతసేపయినా తినాలనిపిస్తుంది మళ్ళీ ఇది చెప్తానా మటన్ అంటే మటన్ని మటన్ కుర్మా రోల్ అనేసి అంటారు ఎట్లా చేస్తారంటే చపాతి వేసేసి దాని మీద మటన్ లేయర్స్ లేయర్స్ చపాతి లేయర్స్ లేయర్స్ మటన్ ఈచ్ వన్ లేయరేసేసి ఉంటరనమాట దాని పేరంత ఐడియా లేదు రోలింగ్ రోలంటారు దాన్నయితే అరే ఎంత బాగుంటదంటే టేస్టు దానికి కొంచెం టమేటోసాసేసుకొని తినాలి అబ్బా ఏమన్నుంటదా టేస్టయితే దానమ్మా తిన్నాకొద్ది తినాలి తిన్నాకొద్ది తినాలనిపిస్తుంది మా మమ్మీకిగూడా టేస్ట్ చూపిచ్చిన నేనయితే మమ్మీ అప్పుడు మమ్మీ చ్చి కాని కొన్నికొన్ని సార్లు మనకి ఫుడ్ వాల్యూ తెలుస్తుంది అంటారు కదా అది వాల్యూ అయితే నాకొకసారి తెలిసొచ్చింది నా లైఫ్లో అంటే ఫస్ట్ టైం అనమాట అది ఫస్ట్ టైం టూ డేస్ నుండి ఫుడ్ లేదు ఏం లేదు నాకు మా అమ్మ హాస్పిటల్లో ఉన్నప్పుడు అప్పుడు కొంచెమున్నా ఫుడ్ చాలు అనేసి అనుకునేదానప్పుడు ఎంత బాగా అనిపిచ్చిందంటే ఒక రోజు అంటే ఫ్రెండ్ ఫ్రెండ్ బాక్స్ తీసుకొచ్చి బయటకు తీసుకెళ్ళి తినిపిచ్చాడు అప్పుడు అనిపిచ్చింది అబ్బ చికెన్ బిర్యానీ తినిపిచుండే అంటే ఒక ప్లేస్లో ఒకొక్కలా ఉంటుంది కదా బిర్యానీ అంటే అట్లనమాట ఎంత బాగా అనిపిచ్చిందంటే తింటున్నకొద్ది తినాలి టూ ఆర్డర్లు చేసుకున్నా నేనయితే కకృతి దాన్ని రెండు రెండు ఫుల్ ఫుల్ బిర్యానీస్ ఆర్డర్ చేసుకొని మంచిగా ఒక హాఫ్ లీటర్ థమ్స్అప్ చేసుకొని కాని అక్కడ పీసెస్ మన ఇష్టమనమాట మనం లెగ్ పీస్ కావాలంటే లెగ్ పీస్ ఏదంటే అది కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు మనకు అందులో వచ్చేటప్పుడే ఈవెన్ ఒక బిర్యానీకి ఒక పీస్ ఇస్తాడు కదా దానిని మనం ఇష్టమొచ్చినట్లుగా చెప్పుకోవచ్చు అంటే ఎట్లా అంటే మనా మనకు లెగ్ పీస్ కావాలంటే లెగ్ పీస్ బాడీ పీస్ కావాలంటే బాడీ పీస్ లేదా లేదా మాకు ఇదేమి అవసరం లేదు ఫ్రై బిర్యానీ అంటే ఫ్రై ఫ్రై ఫ్రై పీసే ఇస్తారనమాట మన ఇష్టమొచ్చినట్లు తీసుకోవచ్చు ఇంకా అన్నిట్లో అంటే ఇంకా మంచిగా ఆర్డర్ చేసిన తిన్నాను ఒక ప్లేట్ తిన్నాను అయినా తిననట్టుగానే ఉంది అంటే అంత ఆకలిగా ఉందనేగా తిననట్టుగానే ఉంది ఎంత అంటే ఇక ఆలోచించి ఆలోచించి ఆలోచించి అమ్మో టూ డేస్ నుండి నేను సరిగా ఫుడ్ తినలేదు కదా అని అనుకొని ఇంక ప్రశాంతంగా కూర్చొని మంచిగా కక్కలు ముక్కలు వేసుకొని మంచిగా ఒక ప్లేట్లో బిర్యాని పెడతారు కదా బిర్యానీ అందులో బిర్యానీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ కర్డ్ బౌల్ అన్నీ పెట్టుకొని అంటే కర్డ్ బౌల్ పెరుగుగిన్నెఇస్తాడు కదా అది బె పెట్టుకొని తిన్నాను ఎంతో బాగా అనిపిచ్చిందంటే నాకూ కానీ అమ్మా మంచిపని చేసినాను రెండు బిర్యానీ ఆర్డర్ చేసేసి అనేసి అనుకున్నాను అదయిపోయింది అదయిపోయిన తర్వాత మళ్ళీ నాకు నైట్ ఫుడ్ కావాలి కదా అంటే ఆఫ్టర్నూన్ తిన్నాను మళ్ళీ నైట్కి కావాలి కదా అనిపిచ్చేసింది అప్పుడేంచేసి మళ్ళీ మళ్ళీ ఒక ప్లేట్ ఫ్రైడ్ రైసు ఒక ప్లేట్ నూడిల్సు ఆర్డర్ చేసుకున్నాను పార్సిల్ తీసుకున్నాను ఇంకా మళ్ళీ ఆర్డర్ చేసుకొని నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి మళ్ళీ తిన్నాం ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే ఫుడ్డంటే నాకు చాలా పిచ్చి ఎంత తినమన్నా కూడా తింటాను ఎంతసేపయినా సరే ఎన్ని గంటలు గంటలు తినమన్నా తింటను కాని ఎట్లాంటే కొన్ని కొన్ని సార్లు బయటకెళ్లినప్పుడు ఏమో కాని ఇంట్లో ఉంటాం కదా ఏదయినా చేసుకొని తినాలి ఏదయినా కొత్తగ తినాలి ఏదయినా మంచిగా తినాలి అనిపిస్తుంది ఎట్లా అంటే డిఫరెంటుగా తినాలి అనిపిస్తుంది